అమెజాన్ బిగ్ బాస్కెట్లో నేను రీసెంట్గానే ఒక కలర్ పెన్ సెట్ట్ కలర్ పెయింటింగ్స్ ఒక బ్లూ పెన్ సెట్ బ్లాక్ పెన్ సెట్ అండ్ మార్కర్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నాకు చౌక ధరలోనే ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ అయితే దొరికింది డెలివరీ చార్జెస్ కూడా ఫ్రీగా పడ్డాయి నాకు నా ఇంటి ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చారు నాకు అన్నీ కూడా వచ్చిన వెంటనే ఓపెన్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయి అని అయితే టెస్ట్ చేసాను అన్ని కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి చాలా బాగా వ్రాస్తున్నాయి డార్క్గా వ్రాస్తున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడానికి మంచి మార్కర్లు అయితే నాకు దొరికాయి నీట్గా వ్రాసుకోవడానికి మంచి పెన్నులు కూడా ఉన్నాయి ప్రాజెక్ట్ను పెట్టడానికి మంచి కలర్ పెన్స్ సైడ్ హెడ్డింగ్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యాయి నాకు ఈ ప్రోడక్ట్ నచ్చి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను నా ఫ్రెండ్స్కి కూడా నేను ఈ ఆర్డర్ కోసం చెప్పాను అందరు కూడా ఆర్డర్ పెట్టుకున్నారు ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఇంత మంచి చౌక ధరలో ఆన్లైన్లో దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నది మార్కర్లు కూడా ఎటువంటి ఇంక్ కక్కకుండా మంచిగా వ్రాస్తున్నాయి నా ప్రోడక్ట్ నాకు ఎంతో మంచిగా హెల్ప్ చేసింది ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను అందరికీ అయితే షేర్ చేసాను నాకు మంచిగా నచ్చిన నేను అందరికీ పాజిటివ్గా చెప్పాను